నాకు యద్దనపుడి సులోచన రాణి గారి పుస్తకాలు అంటే ఇష్టం నాకొక అలవాటు ఉంది ఏదైనా నవల చదవడం మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ఇక అక్కడి నుంచి లేచే అలవాటు లేదు నవలలే కాదు నాకు పాఠశాలలో చదివే రోజుల్ నుంచి కూడా పుస్తకాలు చదవడం విషయంలో అది అలవాటుగా మారినది అంతగా కథలో లీనమైపోతాను ఇతర విషయాలు ఏమీ పట్టించుకోనని ఇంట్లో అందరూ నన్ను తప్పుపడుతూ ఉంటారు ఇప్పుడు నా వయసు అరవై మూడు ప్లస్ అయినప్పటికీ ఆ అలవాటు నాకు ఇంకా పోలేదు ఈరోజుకు కూడా నేను ఏదైనా బుక్ చదవడం మొదలు పెడితే అది ఇంట్రస్ట్గా ఉంటే అక్కడ నుంచి కదలడానికి కూడా ఇష్టపడను రాత్రైనా పగలైనా సరే